ఇప్పుడే ఈత నేర్చుకోవడానికి ప్రారంభిస్తున్న వారికి నేను ఇచ్చే సలహా వాళ్ళు అనేది టెన్షన్ పడకుండా వాళ్ళ బ్రీతింగ్ని వాళ్ళ బ్రీతింగ్ని వాళ్ళు కంట్రోల్లో పెట్టుకున్నారు అంటే ఈత కొట్టడం అనేది సులువుగా ఉంటుంది మేబి వాళ్ళు ఈత కొట్టే ప్రదేశంలో వాళ్ళకి సరిపడా ఫస్ట్ ట్యూబ్లు అనేది వాళ్ళు ట్యూబ్లు అనేది వేసుకుని నేర్చుకుని తర్వాత ఈత కొట్టడం అనేది నేర్చుకోవడం మంచిదని నా అభిప్రాయం